చెప్పండి ఏ మోడల్ కావాలి

కలర్స్ ఏమైనా కావాలా కలర్స్ అంటే ఓకే ఈ మోడల్ చూడండి ఓకే చూస్తాను ఇది ఓకేనా బ్లాక్లో సైజు చిన్నది ఉంది ఈ సైజ్ లేదు ఏ కలర్ అయినా ఏమి కాదా సరే ఇవి చూడండి ఇది ఫైవ్ హండ్రెడ్ పడుతుంది లేదు లాస్ట్ ఫిక్స్డ్ రేట్ ఫైవ్ హండ్రెడ్ లేదు లాస్ట్ ఫోర్ ఫిఫ్టీకి వస్తుంది

కట్ షూస్ ఉన్నాయి అందులో ఏ మోడల్ కావాలి ఎంత అంటే ఫైవ్ హండ్రెడ్లో ఉన్నాయి థౌసండ్లో ఉన్నాయి ఫిఫ్టీన్ హండ్రెడ్లో ఉన్నాయి త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్లో అంటే ఫోర్ హండ్రెడ్లో ఉన్నాయా చూడండి ఇవి వేరే అంటే మీకు ఏదైనా మోడల్ ఏమన్నా అనుకుంటున్నారా బ్రౌన్ కలర్లో సేమా ఓకే చూపిస్తాను ఇది చూడండి ఇది త్రీ ఫిఫ్టీ పడుతుంది లేదు త్రీ ఫిఫ్టీ ఫిక్స్డ్ రేటు లాస్ట్ త్రీ ట్వంటీకి వస్తుంది ఓకే తీసుకోండి